మేధో పరంగా నేను చదివిన పుస్తకాలల్లో నాకు అత్యంత ఇష్టమైన పుస్తకం బైబుల్ బైబులు ఎందుకు నాకు ఇష్టము అంటే నాకే కాదు ప్రతి ఒక్క మని చదవాల్సిన ప్రతి ఒక్క మనిషి చదవాల్సింది బైబులే ఎందుకంటే దాంట్లో యేసయ్య చాలా మనిషి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఈ భూమిమీద ఎలా ఉండాలనేసి దాంట్లో చెప్పాడు ఏం చెప్పాడు మనిషి వ్యభిచరించకూడదు పాపం చేయకూడదు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు ఇతర ఇతర వాయ్ ఇతర వారి ఇతరవారికి చెందింది ఏది మీరు ఆశించకూడదు అనేసి చాలా మంచి పదాలతోటి కూడిన బైబుల్ మనిషి బ్రతికి చనిపోయిన తరవాత ఏమి జరిగిద్దో మనిషి పాపంలో ఉండి చనిపోతే ఎలా ఉంట జరిగిద్దో పాపం లేకుండా మనిషి పరిశుద్ధంగా ఉండి చనిపోతే నెక్స్ట్ ఎలా ఉంటాడని నేర్పిచింది కూడా బైబులేనం బైబుల్ అనంగా చానా మంది అదొక మత గ్రంధం అనేసి మతమార్పిడి అనేసి అనుకుంటారు అది మతమార్పిడి కాదు ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన మేధో పదం మేధో పరంగా మనం ప్రతి ఒక్క మనిషి తెలివితేటలు గానీ మనిషి ఎంత నాణ్యతగా ఎంత పరిశుద్ధంగా ఎంత సక్రమంగా నడుచుకోవాలి ఈ భూమ్మీద అనేది నేర్పించిందే బైబుల్ ఆ బైబుల్ పట్ల ఎదుర్కున్న సవాళ్ళు గురించి చెప్పాలంటే ఒక వ్యభిచారం చెయ్యాలనుండిద్ది కానీ ఆ బైబుల్ చదివిన తరవాత ఆ వ్యభిచరించకూడదు అనే మనస్సు మారిపోయిద్ది ఒక దొంగతనం చేయాలనిపిచ్చిద్ది ఆ దొంగతనంగా మనం చేయకూడదు అనే మార్పు చెందిద్ది మనస్సు అలాగే ఇతర వాటిలని మనది కాదన్న వాటిలనన్నిటిని మనం కోరుకుంటా ఉంటాం ఎందుకంటే మన మనస్సు చలించన మైన చంచలమైనది ఆ మనస్సు బైబుల్ చదివిన వెంటనే ఆటోమెటిగ్గా చ ఈ తప్పు నేను చేయకూడదు అనే జ్ఞానని నేర్పిచ్చింది బైబుల్ ఈ బైబుల్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితంనుంచే రాసిన పుస్తకం కానీ ఆ బైబుల్ని ఇప్పుడు మత పరకంగా మారుస్తున్నారు మేమైతే చానా మందికి నా స్నేహితులకి గానీ బంధువులకి గానీ దాన్ దాని గురించి ఉన్న విశేషాలు గానీ మంచి చెడ్డలు గానీ అన్నీ దాంట్లో చేడుతనం అంటూ అనేది ఏది కనపడదు మంచి తప్పితే అది పతి ఒక్క చదివన ప్రతి ఒక్క మనిషి చెప్పేదే కాబట్టి ఇప్పుడైనా గానీ బైబుల్ చదివి ఎవరైనా గానీ మార్పు చెందకుండా ఉన్నవాళ్ళైతే ఎవరూ లేరు కానీ బైబుల్ అనేది మత గ్రంధం అయితే కాదు అది ఒక రీడింగ్ బుక్ బుక్కు ప్రతీ ఒక్క చదవాల్సిన మా ప్రతి ఒక్క మనిషి చదవాల్సిన పుస్తకం అది ఎందుకంటే తన జీవితంలో చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాడో తెలియదు భూమిమీద ఉండంగా అది చేసిన తప్పులకి అక్కడికెళ్తారు ఇక్కడికెళ్తారని నిర్ణయించుకుంటున్నారు గానీ అదైతే చాలా మందికి తెలియదు కానీ ఆ పుస్తకం చదివిన తరవాత అటోమేటిక్గా వాళ్ళకి అర్ధమైపోయిద్ది చనిపోతేఎక్కడికెళ్తాము పాపం చేస్తే ఎక్కడికెళ్తాము పాపం చెయ్యకుండా ఎక్కడికెళ్తాము అనే విషయం అనేది దాంట్లో ఉన్నది కాబట్టి బైబుల్ నాకు బాగా ఇష్టమైనది అలాగే బైబుల్ ప్రతి ఒక్కళ్ళు చదవాలని కూడా నేను కోరుకుంటున్నాను